కాకినాడ జిల్లాలో అనేక జాతిపరమైన భాషా పరమైన సముహాలు ఉన్నాయి ఈ సముహాలు ఒకర్నొకర్ని గు గౌర్తిస్తూ కలిసి ఉండడానికి కృషి చేస్తున్నాయి తెలుగులు కాకినాడ జిల్లాలో అత్యధిక జనాభాను కలిగి ఉన్నారు వారు తెలుగు భాషను మాట్లాడుతారు మరియు హిందూ మతాన్ని అనుసరిస్తారు కోయలు కోయలు కాకినాడ జిల్లాలోని ప్రధాన గిరిజన సమూహం వారు కోయ భాషను మాట్లాడుతారు మరియు హిందూ మతాన్ని అనుసరిస్తారు గిరిజనులు కాకినాడ జిల్లాలో అనేక ఇతర గిరిజన సమూహాలు ఉన్నాయి వీటిలో ఒ వంటర్ వీటిలో వంటరులు గుండ్లు కూనీలు మరియు కిరాతులు ఉన్నాయి వారు తమ సొంత భాషను మరియు సంస్కృతులను కలిగి ఉన్నారు తెలుగు కాకినాడలో అత్యధికంగా మాట్లాడే భాష ఉర్దు కాకినాడ జిల్లాలో అనేకమంది ఉర్దు మాట్లాడే వారు కూడా ఉన్నారు వారి ముస్లిం మతాన్ని అనుసరిస్తారు కన్నడ కాకినాడ జిల్లాలో కొంతమంది కన్నడ మాట్లాడే వారు కూడా ఉన్నారు వారు కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చారు కాకినాడ జిల్లాలో కొంత మంది మలయాళం మాట్లాడేవారు వారు కేరళ రాష్ట్రం నుంచి వచ్చారు కాకినాడ జిల్లాలోని వివిధ సమూహాలు అనేక విధాలుగా కలిసున్నాయి వారు కలిసి పని చేస్తారు విద్య ఆరోగ్య సంరక్షణ మరియు ఇతర సేవలను కూడా పంచుకుంటారు వారు కలిసి పండుగలు మరియు ఇతరుల సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటారు